అవును నేను తరచుగా కథలు మరియు కవితల చదవటానికి సమాయం కేటాయిస్తాను నా అనుభవం చాలా ఆనందదాయకంగా ఉంటుంది కథల చదవడం ద్వారా కొత్త ప్రపంచాలను అన్వయించే అవకాశం లభిస్తుంది విభిన్న జీవిత అనుభవాలను తెలుసుకోవచ్చు అలాగే ఊహాశక్తి పెరుగుత్ కొన్ని కథల చదివిన తర్వాత అవి నాాలో ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాయ్ కవితల చదవడం మరింత ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది కవిత్వంలో భావోద్వేగాలు భావ వ్యక్తీకరణ చాలా లోతుగా ఉంటాయి కొన్ని కవితలు హృదయాన్ని తాకుతాయి కొన్ని స్ఫూర్తినిస్తాయి మరికొన్ని మనల్ని ఆలోచింప చేస్తాయి ఇలా కథలు మరియు కవితల చదవడం నాకు మానసిక ప్రశాంతతను చాహిత్య శక్తిని అందిస్తుంది మీరు కూడా కథలు కవితలు చదవాలని ప్రోత్సహించాను ఎందుకంటే అవి మన జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చగలవు మీరు కూడా కథలు కవితలు చదవడానికి ప్రయత్నిస్తే అది మీ మనసుకు స్వాంతనను కలిగించే అనుభవం ఉంటుంది